నేను ఈ మధ్య ఒక మూడు చీ చీరలు కొనుక్కున్నాను చాల బాగున్నాయి అని నచ్చి కొనుక్కున్నాను తక్కువ ఖరీదులో వస్తున్నాయి బాగున్నాయి కదా అని కొన్నాను కానీ వాడినప్పుడు బాగా ఉన్నాయి చాలా కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉన్నాయి బాగున్నాయి అని వాడాను కానీ ఉతికిన రెండు మూడు ఉతుకులకు అవి కొంచెం కలర్ పాడైపోయినాయి అది ఏంటి పీచు రావడం అది మొదలుపెట్టింది అయ్యో అనవసరంగా కొనుక్కున్నాను డబ్బులు వృధా చేసినాను అని బాధపడుతున్నాను